మొక్కలను పెంచడానికి ఎక్కువగా నల్లరేగడి మట్టి ఎర్రమట్టి వాడతారు ఈ నల్లరేగడి మట్టి ఎర్ర మట్టిలో మొక్కలకు కావలసినటువంటి అన్ని రకాల పోషక ఆహారాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా మొక్కలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి ఇంటి దగ్గర పెట్టే ముక్కలు అయితే కొన్ని కొన్ని సిటీల్లో ఇంటి దగ్గర పెట్టడానికి మొక్కలకి సరైన మట్టి లేక పోవటం వల్ల పల్లె ప్రాంతాల నుంచి కానీ నర్సరీల నుంచి కానీ ఎర్రమట్టి లేదా నల్ల మట్టి కొనుక్కు తెచ్చుకుని పెట్టుకుంటారు మరియు కొంతమంది ఎరువులు వాడి పండిస్తారు కొంతమంది రసాయనాలు వాడి పండిస్తారు ఈ ఎరువులు వాడి అంటే సేంద్రియ పద్ధతిలో దాన్ని ఏవంటారు వరిమీకంపోస్టు పేడ పెంటపోగు అలాంటి సాధారణంగా నేచరల్గా దొరికే అటువంటి ఎరువులు వాడి కొంత మంది పండిస్తారు కొంతమంది ఏమో రసాయినాలు వాడి పండిస్తారు ఏదేవైనా కానీ మొక్కలు పెంచడానికి అవసరమైన మట్టి ఎర్ర మట్టి లేదా నల్లరేగడి మట్టి